నమస్కారమండి నేను బంగారం పై లోన్ రూపంలో తీసుకోవాలనుకుంటున్నాను ఏ కౌంటర్ దగ్గరకు వెళ్ళాలి అవునండి నేను మా కుమారుడి చదువు నిమిత్తం డబ్బు కావలసి వచ్చింది అవును నేను బంగారం పెట్టి లోన్ తీసుకోవాలనుకుంటున్నాను రెండు లక్షల వరకు కావాలి అవునండి నేను తెచ్చిన బంగారం ఎంత వస్తుందో చెప్తారా నాకు రెండు లక్షల వరకు డబ్బులు కావాలి ఎందుకండీ సరే అండి బంగారం లోను పెట్టడానికి ఏమి చెయ్యాలో చెప్పండి బ్యాంకు మేనేజరు గారితో కూడా కొంచెం మాట్లాడాలండి ఇప్పుడు కుదురుతుందా సరేఅండి రేపు కావలసినవన్నీ తీసుకొని ఇద్దరు సాక్షులను కూడా తీసుకొస్తాను